ఎస్ మేముమనేది కూడా తాజా క్రీడలు అంటే మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది ఆ మేము స్టార్ స్పోర్ట్స్ ద్వారా క్రికెట్ చూస్తాం క ప్రో కబడ్డీ చూస్తాం ఇలా ఎన్నో ఇతరేతర గేమ్స్ అనేది వాలీబాల్ నెక్స్ట్ వచ్చి ఫుట్బాల్ అనేది కూడా మేము మేము చూసేది ఇది క్రికెట్ అండి మేము క్రికెట్ కూడా చాలా బాగా ఇంట్రస్ట్గా చూస్తాను క్రికెట్ వాలీబాల్ అండ్ కబడ్డీ బాగా ఇంట్రస్ట్గా చూస్తాను బట్ నాకు ఫేవరెట్ గేమ్ వచ్చి క్రికెట్ నేను ప్రతిరోజు వార్తలు కూడా చూస్తానండి అంటే వార్తల్లో కూడా చూస్తాను ఎవరు ఎంత ఎంత స్కోర్ చేశారు అంటే నేను ఎప్పుడన్నా ఇక్కడ మాకు అవైలబుల్ లేనప్పుడు మేము వార్తా పత్రికలు కూడా వార్తలు చూసి తెలుసుకుంటాం ఇలా ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు ఎవరని